కోవిడ్ వ్యాక్సిన్ను సకాలంలో పొందడం వల్ల మన రోగాన్ని తగ్గించుకోవచ్చు పక్కవారి నుంచి మనము పొందకుండా మనము వ్యాక్సిన్ వేసుకొని మనం రోగాన్ని నిర్ధారించవచ్చు మన నుంచి పక్కవారికి అంటుకోకుండా మనం జాగ్రత్త పడవచ్చు వ్యాక్సిన్ ద్వారా మనకి ఎటువంటి కష్టం ఉండదు మనకి ఎనీ ప్రభుత్వ గవర్నమెంట్ ఆసుపత్రి నందు ఈ వ్యాక్సిన్ అనేది దొరుకుతుంది మనము ఎప్పుడు అయినా మనము అక్కడికి వెళ్ళి దీన్ని వేసుకోవచ్చు అలాగే ఇది గవర్నమెంట్ నుండి ఉచితముగా దొరుకుతుంది దొరుకుతుంది